కండక్టర్గారు మాకు కర్నూలుకి రెండు ఫుల్లు ఒకటి హాఫ్ ఇయ్యండి కర్నూల్కా ఆ సరే హలో ఏంటండి మీరు కర్నూల్కి కొట్టమంటే మీరు గుడురికే కొట్టారు అట్లయితే ఎట్లా చూసుకోకుండా కొడితే మాకు డబ్బులు లాస్ కాదు అట్లాంటప్పు ఇట్లా తీసుకోకూడదు రూల్ చూసుకునే తీసుకోవాలా ఇట్లా డామ్ కటేస్తే ఏట్లా మళ్ళీ చెక్కింగ్కి వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే అమ్మా ఈ సారి ఇట్లా జరగ్గకుండా చూసుకోండి ఉంటానండి